తొమ్మిది లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై ఎనిమిది లక్షల ఎనబై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనబై ఒకటి ఏడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తొంబై రెండు ఆరు లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై మూడు ఐదు లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై నాలుగు